మా ప్రాంతంలోని కళలు చేతిపనులను సినిమాలు ప్యాషన్ షోలు లేదా ప్రకటనలను ఉపయోగించే సందర్భాలను వివరించాలనుకుంటున్నాను మా ప్రాంతంలో కొన్ని చేతి పనులను చాలా వరకూ ఉపయోగిస్తుంటారు ఉదాహరణకు మేస్త్రి అనేది ఒక చేతి పనిగా అదేవిధంగా ఆచారి పనులు అంటే ఈ యొక్క తలుపులను కిటికీలను తయారు చేసేవారు కూడా కొన్ని చేతి పనులను చేస్తూ ఉంటారు అదే విధంగా కళలు కళలు అంటే మా యొక్క ప్రాంతం ఎంతో మందికి ఒకొక్కరకమైన కళగా వాళ్ళ నుండి బయట వస్తుంది ఉదాహరణకు క్రికెటర్గా తీసుకుంటే మా యొక్క ప్రాంతంలో చాలా వరకూ క్రికెట్ ఆడుతూ ఉంటారు వాళ్ళ నుండి ఎన్నో రకమైన కళలు బయట పడుతూ ఉంటుంది